ఆవుపేడను కలిపి నీళ్ళలో కలిపి వాకిట్లో చల్లడం వల్ల ముందుగా మట్టి అనేది రేగిపోకుండా వాకిలి అంతా చాలా అందంగా ఉంటుంది దాని మీద ముగ్గు వేస్తే ఆ ఇంటికి కొత్త కళ వస్తుంది అంతే కాకుండా ఆవుపేడలో ఉన్న గుణాలు చాలా మంచివి అండి మనం బయట ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వస్తాం అలాగే కాలికి అంటుకున్న కొన్ని సూక్ష్మ క్రిములు అన్నీ కూడా మనం ఈ వాకిట్లో ఆవుపేడ చల్లిన వాకిట్లో నడవడం వల్ల అవన్నీ నశిస్తాయి అండి మన ఇంటిలోపల వరకు కూడా రావు అన్నమాట అలాగే ఈ ఆవుపేడ వల్ల రేడియేషన్ కూడా అరికడుతుండీ అండి ఇంకా మనం ఆడవాళ్ళం రోజు ఆవు దగ్గర పేడను తీసి ఆ నీళ్ళలో కలిపి ఈ కల్లాపు చల్లడం వల్ల మన చేతులకి కాళ్ళకి కూడా చాలా మంచిది అండి అందులో రోగ నిరోధిక శక్తి ఉంటుంది అండి ఆవుపేడలో దానివల్ల మనకి ఆడవాళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుంది అండి అందుకే పల్లెటూర్లల్లో ఇప్పటికి కూడా కొన్ని కొంతమంది ఆవుపేడ చల్లుతు ఉంటారు అలాగే సంక్రాంతికి గొబ్బెమ్మల రూపంలో కూడా ఆవుపేడని మన వాకిట్లో పెట్టుకుంటు ఉంటాం ఇదంతా కూడా ఆరోగ్యపరమైన సాంప్రదాయం అండి ఈ సాంప్రదాయాన్ని అందరం పాటిద్దాం